నా ప్రాంతం అనేక రకాల గిరిజన కళలకు నిలయం ఈ కళలు చాలా సంవత్సరాలుగా ప్రజలచే సృష్టించబడ్డాయి అలాగే అవి వారి సంస్కృతి అలా మరియు చరిత్ర యొక్క ముఖ్య భాగం ఈ కళలలో కొన్ని ఏమిటంటే కళాఖండాలు ప్రజలకు వివిధ రకాల పదార్థాలతో కళాఖండాలను సృష్టిస్తారు వీటిలో రాయి చెక్క లోహం అలాగే దుస్తులు ఉన్నాయి ఈ కళాఖండాలు తరచుగా వివిధ రకాల శైలిల్లో సృష్టించబడ్డాయి అలాగే అవి వారి సంస్కృతి యొక్క వివిధ అంశాలను చిత్రీకరిస్తాయి సంగీతం ప్రజలు వివిధ రకాల సంగీతాన్ని సృష్టిస్తారు వీటిలో పాటలు నృత్యాలు అలాగే వాయిద్యాలను ఉపయోగించి సృష్టించబడిన సంగీతం ఉన్నాయి ఈ సంగీతం తరచుగా వారి సంస్కృతి యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరిస్తుంది అలాగే ఇది వారి సమాజంలో ఒక ముఖ్య భాగం నృత్యం ప్రజలు వివిధ రకాల నృత్యాలు చేస్తారు వీటిలో వ్యక్తిగతంగా లేదా గుంపుగా చేయగల నృత్యాలు ఉన్నాయి ఈ నృత్యాలు తరచుగా వారి సంస్కృతి యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరిస్తాయి అలాగే ఇది వారి సమాజంలో ఒక ముఖ్య భాగం కథలు ప్రజలు వివిధ రకాల కథలు చెబుతారు వీటిలో నైతిక కథలు సృష్టికి కథలు అలాగే వారి సంస్కృతి యొక్క ఇతర అంశాల గురించి కథలు ఉన్నాయి ఈ కథలు తరచుగా వారి సంస్కృతి యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరిస్తాయి అలాగే ఇవి వారి సమాజంలో ఒక ముఖ్య భాగం ఈ కళలు ప్రజల సంస్కృతి మరియు చరిత్ర యొక్క ముఖ్య భాగం ప్రజలు ఈ కలలను రక్షించడానికి అనేక విధాలుగా చేస్తున్నారు ఈ కళలను బోధించడం ప్రజలకు ఈ కలల గురించి తెలుసుకోవడానికి అవకాశాలు అందించడం అలాగే ఈ కళలను ప్రోత్సహించడం ద్వారా వారు ఈ కళలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు